చెప్పండమ్మ వచ్చినాయి అండి మీ రిపోర్ట్స్ మీకు ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నాము మీరే చేసారు ఈ లోపు కాల్ ఏంటంటే అండి మీకు కొద్దిగా షుగరు బీపీ పెరుగుతుంది అండి దీనివల్ల మీరు టాబ్లెట్స్ యూస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మీరు ఖచ్చితంగా మేము చెప్పే టాబ్లెట్స్ యూస్ చేయాలి లేకపోతే మీకు అవి పర్మనెంట్ అయిపోతాయి హలో లేదండి కోర్స్ యూజ్ చేయాలి కోర్స్ వాడితే మీకు తెలుస్తుంది వన్ మంత్ రాస్తాము తర్వాత రిసల్ట్స్ చూసి మళ్ళీ స్కాన్స్ తీసి రిపోర్ట్స్ చూస్తాము ఇది తగ్గింది అంటే మీరు అదృష్టవంతురాలు లేదంటే మళ్ళీ మళ్ళీ కోర్స్ కానీ లేదా మీరు అన్నట్టు సర్జరీ కానీ సమ్ ఏదన్న చేయాల్సి వస్తుంది లేకపోతే పర్మనెంట్ టాబ్లెట్స్ వడాల్సి వస్తుంది అది టూ పాయింట్ త్రీ ఎంఎం ఉంది అమ్మ స్టోను మీరు ఎక్కువ వాటర్ తీసుకుని ఎక్కువ అదే జావాలు పాలు గట్ర ఎక్కువ తీసుకుంటే ఆ స్టోన్స్ జారిపోతాయి మీకు యూరిన్లో వస్తుంది మీరు ఏమంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు మేము చూసాము రిపోర్ట్స్ అన్నీ థరోగా బాగా ఉన్నాయి లే లేదమ్మ లేదమ్మ ఉంటే చెప్తాం ఖచ్చితంగా

ఓకే అండి మీ రిపోర్ట్స్ వచ్చి మీ రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోండి సరే